కోనసీమ జిల్లాలో జరుపుకునే ముఖ్యమైన సాంస్కృతిక పండుగలు ఏమిటంటే దీపావళి హోలీ ఉగాది శ్రీకృష్ణాష్టమి కార్తీక పౌర్ణమి ఉత్తరాయణం సంక్రాంతి కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా యొక్క ఒక భాగం ఇది తన సుసంపన్నమైన సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది కోనసీమ జిల్లాలో జరుపుకునే ముఖ్యమైన సాంస్కృతిక పండుగలు ఉన్నాయి అవి ఏమిటంటే మొదటిది దీపావళి దీపావళి అనేది హిందువుల పెద్ద పండుగలలో ఒకటి ఇది రాత్రి పూట దీపాలను వెలిగించి చీకటిపై కాంతి వెలిగి విజయం సాధించింది దీపావళిని ఆటలు పాటలు మరియు నృత్యాలు వంటి అనేక సాం స్కృతిక కార్యక్రమాలతో జరుపుకుంటారు కోనసీమ జిల్లాలో దీపావళిని గుడికొండ పేరుతో జరుపుకుంటారు ఈ రోజున ప్రజలు తమ ఇళ్ళను శుభ్రం చేసి దీపాలతో అలంకరిస్తారు వారు తమ పూర్వీకులను స్మరించుకుంటారు మరియు వారి ఆత్మలను ప్రార్థిస్తారు కోనసీమ జిల్లాలోని ప్రజలు దీపావళిని ఒక ముఖ్యమైన పండుగగా భావిస్తారు మరియు ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు రెండవది హోలీ హోలీ అనేది హిందువులలో ఒక ప్రధానమైన పండుగ ఇది శరత్ కాలంలో వచ్చే ఒక రంగు పండుగ హోలీని హోలీకా పేరుతో కూడా పిలుస్తారు ఈ హోలీ పండుగ రోజు ప్రజలు ఒకరికొకరు రంగుల పూలతో కొట్టుకుంటారు వారి రంగుల పూలతో తమ ఇళ్ళను మరియు దేవాలయాలను అలంకరిస్తారు కోనసీమ జిల్లాలో హోలీని బిందుల్ పేరుతో జరుపుకుంటారు ఈ రోజున ప్రజలు ఒకరినొకరు రంగులు పూలతో కొట్టుకోవడం ద్వారా వారి పాపాలను తొలగిస్తారని నమ్ముతారు కోనసీమ జిల్లాలోని ప్రజలు హోలీని ఒక ముఖ్యమైన పండుగగా భావిస్తారు మరియు ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు ఇక మూడవ పండుగ ఉగాది ఉగాది అనేది హిందువులలో కొత్త సంవత్సరమైన పండుగ ఇది చైత్ర మాసంలో వచ్చే ఒక పండుగ ఉగాదిని నవరాత్రుల పేరుతో కూడా పిలుస్తారు ఈ పండుగ రోజు ప్రజలు కొత్త బట్టలు ధరించి తమ ఇళ్ళను శుభ్రం చేసి దీపాలతో అలంకరిస్తారు వారు తమ పూర్వీకులను స్మరించుకుంటారు మరియు వారి ఆత్మలను ప్రార్థిస్తారు కోనసీమ జిల్లాలో ఉగాదిని పెద్ద పండుగ పేరుతో జరుపుకుంటారు ఈ రోజున ప్రజలు తమ ఇళ్ళలో తీపి పచ్చడితో పచ్చడిని స్వీకరిస్తారు ఇక నాలుగవది శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణాష్టమి అనేది హిందువుల పండుగలలో ఒక ప్రధానమైన పండుగ ఇది శ్రీకృష్ణుడి జన్మదినాన్ని జరుపుకుంటారు ఈ పండుగ రోజు ప్రజలు కృష్ణుడి విగ్రహానికి పూజలు చేస్తారు మరియు భజనలు చేస్తారు వారు తమ పిలల్లకు శ్రీకృష్ణుడి కథలను చెబుతారు కోనసీమ జిల్లాలోని ప్రజలు శ్రీకృష్ణాష్టమిని ఒక ముఖ్యమైన పండుగగా భావిస్తారు మరియు ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు ఇక ఐదవది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి అనేది హిందువులలో ఒక ప్రధానమైన పండుగ ఇది నెలలోని పౌర్ణమి రోజున వస్తుంది ఈ పండుగ రోజు ప్రజలు నదీ తీరాలలో పండ్లు పూలు మరియు నైవేద్యాలు సమర్పిస్తారు వారు దీపాలు వెలిగించి దేవునికి ప్రార్థిస్తారు కోనసీమ జిల్లాలోని ప్రజలు కార్తీక పౌర్ణమిని ఒక ముఖ్యమైన పండుగగా భావిస్తారు మరియు దీనిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు ఇక ఆరవది ఉత్తరాయణం ఉత్తరాయణం అనేది హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన పండుగ ఈ పండుగను శీతాకాలం ప్రారంభమైనప్పుడు జరుపుకుంటారు ఈ పండుగ రోజు ప్రజలు నైవేద్యాలు సమర్పించి దేవునికి ప్రార్థిస్తారు కోనసీమ జిల్లాలోని ప్రజలు ఉత్తరాయాణాన్ని ఒక ముఖ్యమైన పండుగగా భావిస్తారు మరియు దీనిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు ఇక ఏడవది సంక్రాంతి పండుగ సంక్రాంతి అనేది హిందువులలో ఒక ప్రధానమైన పండుగ ఇది వసంత కాలం ప్రారంభమైనప్పుడు జరుపుకుంటారు ఈ రోజున ప్రజలు పొలాలలోని పంటలకు పండుగలు జరుపుకుంటారు మరియు పరస్పరం బహుమతులు ఇస్తారు కోనసీమ జిల్లాలోని ప్రజలు సంక్రాంతిని ఒక ముఖ్యమైన పండుగగా భావిస్తారు మరియు దీనిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు కోనసీమ జిల్లాలో జరుపుకునే పండుగలు మరియు స్థానిక సాంప్రదాయాలు మరియు నమ్మకాలను ఎలా ప్రతిబింబిస్తాయి అంటే అది ఏ విధంగా అంటే కోనసీమ జిల్లాలో జరుపుకునే పండుగలు స్థానిక సాంప్రదాయాలు మరియు నమ్మకాలను అనేక విధాలుగా ప్రతిబింబిస్తాయి ఉదాహరణకు దీపావళి పండుగ చీకటి పై కాంతి విజయం సాధించడాన్ని గుర్తు చేస్తుంది హోలీ పండుగ సామరస్యం అనే దాన్ని గుర్తుచేస్తుంది